పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో నేను మా స్నేహితులు ఇంకా మా కుటుంబ సభ్యులు అందరం కలిసి విహారయాత్రికి వెళ్ళామండి వెళ్ళినప్పుడు అంటే చాలా ప్రాంతాలు తిరిగిరావాలని అనుకున్నాము దాంట్లో రిషికేష్ కూడా ఒకటి ఉంది రిషికేష్కి మేము మామూలుగానే అక్కడ చూడటానికి ఆ ప్రదేశాల్లో అవన్నీ చాలా అందంగా ఉంటాయని చెప్పడం వల్ల మేము వె వెళ్ళాము దానికి ముందు నాకు వేరే పైకి పైనుంచి దూకడాలు ఇలాంటి ఆలోచనలు ఏమి లేవు అక్కడ ఈ బంగీ జంపాన్ని ఏదో ఉంటుంది అని అంటే వినడం యూట్యూబ్లో అలాగా చూడడం తప్ప నాకు అక్కడికి వెళ్లి అలా చేయాలని ఆలోచన అసలు ఏమీ లేదు అక్కడ ప్రదేశాలు చూద్దామని వెళ్లినప్పుడు మా స్నేహితులు నన్ను బలవంతం చేసి ఆ బంగీ జంపు నేను చెయ్యాలి చాలా బాగుంటుందని చెప్పి పైనుంచి నన్ను ఆ తాళ్లు ఇవన్నీ నాకు కట్టి పైనుంచి ఉన్నట్టుండి తోసేశారు కిందికి నాకైతే గుండె ఆగినంత పని అయిపోయింది ఇంకా చివరికి అదంతా అయిపోయిన తర్వాత మాత్రం అది చాలా మంచి మెమరీలాగా ఉండిపోయింది నాకు